పేపర్ ఫుడ్ ఐటమ్ నేమ్స్ స్టఫ్డ్ బెల్ పేపర్స్ బెల్ పేపర్స్ స్టిర్ ఫ్రై గ్రిీల్ బెల్ పేపర్ సౌండ్ శాండ్విచ్ బనానా పేపర్ చీజ్ శాండ్విచ్ ఫీల్డ్ బనానా పేపర్స్ మంగ్బీన్స్ ఫుడ్ ఐటెమ్ నేమ్స్ స్పౌటెడ్ మాంగ్ బీన్స్ సలాడ్ మాంగ్బీన్ దాల్ మాంగ్బీన్ కర్రీ సలాక్ ఫుడ్ ఐటెమ్ నేమ్స్ సలాక్ జామ్ సలాక్ పుడ్డింగ్ సలాక్ ఐస్క్రీమ్ ఫ్రెష్ సలాక్ ఫ్రూట్